చెప్పండి ఎవరు అండి శుభోదయం ప్రిన్సిపల్ గారు చెప్పండి అవును అండి మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి పాటలు పాడటం చాలా ఇష్టము

అవును అండి చిన్నప్పటి నుండి మేము నేర్పించకపోయినా కూడా అతను చిత్రాల్లో అలా చూసి సొంతంగా పాటాలు పాడటం నేర్చుకున్నాడు అండి కొంచెం మీరు కూడా ఇంకా కొంచెం ప్రోత్సహించండి అతనికి ఒక మంచి దారిలో మీరు పెట్టండి టీవీలో టీవీలోకి వస్తాడా అండి మా అబ్బాయి అలాగా అండి చాలా సంతోషం అండి

ఖచ్చితంగా అండి మా అబ్బాయి మా అబ్బాయి బాగుపడతాడు అంటే మేము ఎందుకు వెనక్కి పడతాము అండి ఖచ్చితంగా చేస్తాము అలాగే అండి మాకు మనస్ఫూర్తిగా అంగీకారం అండి లేదు అండి లేదు అండి మా అబ్బాయి అంత మంచి చాలా సంతోషం అండి మీరు చెప్తున్నారు స్వయంగా ఫోన్ చేసి అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది అండి మీరు ఎప్పుడు ఫోన్ చేసి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను మా అబ్బాయిని తీసుకొస్తాను అండి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు